నరసింహారెడ్డి గారేనా ఇది మాకు ఒక్క ఇల్లు కావాలి అండి

మాకు ఒక యాభై లక్షల్లో ఇల్లు కావాలి అండి ఇంటి క్రింద ఒక కారు పెట్టుకోవడానికి పార్కింగ్ ఉండాలి పైన పెంట్హౌస్ ఉండాలి

ఏం కాదండి ఖర్చు ఎక్కువైనా కానీ భరిస్తాము

మాకు రంగారెడ్డి ఇందులోనే కావాలి అండి మేము ఉండేది ఇక్కడే కాబట్టి మాకు ఇక్కడే గావాలి

కిటికీలు కానీ అలాంటివన్నీ అన్నీ మాకు నచ్చినట్టు వేసుకోవచ్చు అంటున్నారా అయితే ఇలాగే చూద్దాము మాకు కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఏ సిమెంట్ వాడతారు అండి మీరు

మాకు కూడా ఇలాంటి ఇల్లే కావాలి రేపు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా ఉంటారా అండి నేను మా కుటుంబ సభ్యులు అందరం వస్తాము

ధన్యవాదాలు అండి వస్తాము